హలో ఆ చెప్పండి ఎవరు చెప్పండమ్మ మ్యాడం మీ అబ్బాయి ఆల్రెడీ చాలా ఎక్కువ రోజులు సెలవు పెట్టున్నాడు ఇప్పుడు సెలవులు ఇవ్వాలంటే చాలా కష్టం లేదు లేదండి సెలవులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అవ్వదండి పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లో తీసుకున్నారంటే మరి నెక్స్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలందరికి ప్రిపరేషన్ ఇస్తున్నాము సో ఈ టైమ్ లో పంపిచండి అంటే మేము ఎలా పంపిస్తాము సెలవులు కూడా ఇవ్వడానికి అవ్వదు ఒక్కసారి ఏంటండి ఇప్పటికే చాలా సెలవులు పెట్టారు అలాగే మీ అబ్బాయి ఎడ్యుకేషన్ లో కూడా కొద్దిగా స్లో గా ఉన్నాడు మేము చదివించడమనేససే కదా చదివిస్తాం నెక్స్ట్ వీక్ ఎక్సామ్స్ ఉన్నాయి పిల్లలందరికి ఇప్పుడు ప్రిపరేషన్ ఇస్తున్నా సో ఇదే టైం లో మీరు తీసే సెలవ్స్ కావాలి అదే లీవ్స్ కావాలి అని అడుగుతున్నారు తర్వాత మీ పిల్లలకి మార్కులు ఎక్కువ రాకపోతే మీరు మమ్మల్ని అడుగుతారు ఏంటి ఎప్పుడొస్తారండి మీరు టూర్ టెన్ డేస్ అంటే టూర్ వెళ్ళి వచ్చేసరికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి లేదండి టూర్ వెళ్ళి వచ్చాక టైయడ్ అయిపోతారు ఇంక బుక్ ఏమి తీయగలరు అదే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసారంటే కొంత గ్రిప్ అయినా ఉంటుంది కదా ఏమైనా డౌట్స్ వచ్చినా మేము క్లారిఫై చేయగలము ఎలానో ఇస్తాము అండి కాకపోతే టెన్ డేస్ అయితే ఇవ్వలేము ఫైవ్ డేస్ ఇస్తాము తర్వాత మార్కులు ఎక్కువ రాలేదనంటే మమ్మల్ని అడిగితే మేము ఏమి చెయ్యలేము ఓకే అండి ఉంటా